ఉత్తర భారతదేశంలో భాష హిందీ పంజాబీ గుజరాతి బెంగాలీ మరాఠీ వంటి హిందీ సంబంధిత భాషలు మాట్లాడబడతాయి దక్షిణ భారతదేశంలో తెలుగు తమిళం కన్నడ మలయాళం వంటి ద్రావిడ భాషలు ప్రధానంగా మాట్లాడతారు వంటకాల గురించి ఉత్తర భారతదేశం గోధుమ రో గోధుమ రోటీ పరాఠా నాన్ వంటి వాడకం ఎక్కువ పన్నీర్ మసాలాలో నారింజ రసం తీపిగా ఉండే కర్రీలు ప్రాముఖ్యం కలిగి ఉంటాయి దక్షిణ భారతదేశంలో అన్నం ప్రధాన భోజనం ఇడ్లీ దోశ ఉప్మా రసం పులుసు కొబ్బరి నువ్వుల వాడకం ఎక్కువగా ఉంటుంది వేషధారణలు ఉత్తర భారతదేశం పురుషులు కుర్తాలు కుర్తాలు పైజామాలు షేర్వాణి షల్వార్ కుర్తా ధరించగా స్త్రీలు షల్వార్ కుర్తీ లెహంగా చుడిదార్ వాడతారు దక్షిణ భారతదేశంలో పురుషులు వెస్టి లుంగీ ధరించగా స్త్రీలు ఎక్కువగా పట్టు చీరలు పావడా దావని వాడతారు దేవాలయ నిర్మాణ శైలి ఉత్తర భారతదేశంలో నాగరశైలి దేవాలయాలు ఉదాహరణకు ఖజురహో ఆలయాలు కేదర్నాథ్ సోమ సోమానాథ్ దక్షిణ భారతదేశం ద్రావిడ శైలి దేవాలయాలు ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం మధురై మీనాక్షి ఆలయం సంగీతం మరియు నృత్యం ఉత్తర భారతదేశంలో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం ప్రబలంగా ఉంటుంది కథక్ వంటి నృత్య రూపాలు ప్రాచుర్యం దక్షిణ భారతత్దేశం కర్ణాటక సంగీత ప్రాముఖ్యం భరతనాట్యం కూచిపూడి పండగల విషయానికొస్తే భారత్ ఉత్తర భారతదేశంలో దివాలి హోలీ నవరాత్రి రక్షాబంధన్ ప్రసిద్ధమైనవి దక్షిణ భారత్దేశంలో పొంగల్ ఉగాది ఓణం విగ్నేేశ్వర చతుర్థి ప్రధానంగా జరుపుకుంటారు సామాజిక జీవనం ఆచారాలు ఉత్తరదేశం ఉత్తర భారతదేశం హిందీ ప్రాబల్యం మొఘల్ రాజ్పుత్ ప్రభావం ఎక్కువ దక్షిణ భారతదేశం సంస్కృత భాసత్యం ఎక్కువ చోలా చాలుక్య విజయనగర రాజుల ప్రభావం కనిపిస్తుంది